నా జీవితంలో అంటే కొంచెం నా భర్త డ్రింక్ చేస్తారు డ్రింక్ చేసినందువల్ల నేను బాగానే సఫర్ అయ్యాను సఫర్ అయ్యి పిల్లల్ని పెంచడం కూడ కొంచెం కష్టమే అయ్యింది ఒకానొక్కప్పుడు వాళ్ళకి తిండి పెట్టడానికి పెట్టాలన్నా బాగా ఇది అయ్యింది డ్రింక్ చేస్తూ అస్సలు ఇంట్లోనే లేకుండా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన్నప్పుడు ఏంటంటే ఇక నేను ఇంక తా కష్టానికి తప్పదు అనుకుని నా నా ఇదికి నేనే ఇది చేసుకుని నా మనసుకు నేనే సర్ధి చెప్పుకుని కూలిపనులకి వాటికి వీటికి వెళ్ళి నా పిల్లల్ని నేను కొంచెం పెద్ద చేసుకుని ఇది చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా పిల్లలకి కొంచెం ఖర్చులు పెరిగినాయి ఖర్చులు పెరిగినప్పుడు ఏంటంటే చిన్న షాప్ ఒకటి పెట్టుకున్నాను షాప్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే అది కూడ రెండు సంవత్సరాలు అట్లా పెట్టేసరికి అంతా బాగా అక్కడ ఉండే వాళ్ళంతా బాగా తెలిసిపోయారు తెలిసిపోయినప్పుడు ఏంటంటే కొంచెం అప్పులు కూడ పోసాగాయి ఆ అప్పులు పోసాగినప్పుడు ఏమైందంటే అదే ఇవ్వకపొతేనేమో షాప్ రాకుండా పక్క షాప్ వెళ్తున్నారు అందువల్ల అప్పులు ఇవ్వాల్సి వచ్చింది ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏంటంటే జరుగుతుంది బాధలు ఉన్నాయి కాని వచ్చే డబ్బులు ఆదాయం అంటే ఆదాయం తగ్గుతుంది అనమాట పెట్టుబడేమో పెట్టాల్సి వస్తుంది అట్లా నాలుగు ఐదు సంవత్సరాలు వాళ్ళు కొంచెం ఇది అయ్యిందాకా కొంచెం బాధలు పడ్డాను అంతలోకి అమ్మాయికి చదువు అయిపోయింది అమ్మాయికి చదువు అయిపోయింది తర్వాత వెంబడే ఏమి ఉద్యోగం రాలేదు ఉద్యోగం రానప్పుడు ఏంటంటే ఇక నా ఎట్లా చేయాలిరా దేవుడా అంతలో అంతలోకి పెద్ద అబ్బాయికి ఉద్యోగం అయిపోయింది చదువు పెద్ద అబ్బాయికి ఈ అమ్మాయికి ఇట్లా అనుకుంటానే ఉన్నాను పెద్ద అబ్బాయికి అయిపోయింది పెద్ద అబ్బాయికి అయిపోయాక ఇంక ఈ అమ్మాయిని ఇంక ఇట్లానే మన ఇంట్లో వయసుకు వచ్చేసింది కదా పెట్టుకోవడం బాలేదు అని చెప్పి అక్కడ ఇక్కడ అంతలో కొంచెం అప్పు తీసుకొచ్చుకుని మా అమ్మాయికి వేరే సంబంధం వస్తే పెళ్ళి చేసేసే అయిపోయింది పెళ్ళి చేసేయడం అయిపోయిన తరువాత పెద్ద అబ్బాయి లైన్లో ఉన్నాడు అప్పుడుకొచ్చింది అబ్బాయికి జాబ్ ఇంకా కొంచెం అట్లా అట్లా మా అబ్బాయి జాబ్ తోటి కొంచెం జీతం తోటి ఇది అయ్యాడు కాబట్టి కొంచెం కొంచెం కష్టాలు కొంచెం కొంచెం కష్టాలు తీర్చుకుంటూ వచ్చాను తీర్చుకుంటూ వచ్చిన తరువాత ఇప్పుడు కొంచెం ఇప్పటికి కొంచెం ఇదిగా వచ్చాము ఇదిగా వచ్చిన తరువాత ఇక నా మన అమ్మాయి భాద్యతలు తీరినాయి అమ్మాయి భాద్యతలు తీరీనప్పుడు ఇక నా అబ్బాయికి కూడా ఒక నాలుగు నెలల క్రిందట పెళ్ళి చేశాను పెళ్ళి చేసిన తరువాత మా అబ్బాయి అబ్బాయే కొంచెం ఇంట్లో ఇప్పుడు మంచి చెడు అన్ని నా కష్టాలకి ఆ అబ్బాయే తోడు అయ్యి ఇప్పుడు చిన్న వాళ్ళ తమ్ముడిని కూడా ఆ అబ్బాయే కొంచెం పైకి తీసుకుని వచ్చాడు పైకి తీసుకుని వచ్చి ఆ అబ్బాయి కాకపోతే ఆ అబ్బాయికి ఎక్కువ సంపాదన లేదు కాబట్టి మంచి చెడు అన్ని ఈ పెద్ద అబ్బాయే చూస్తున్నాడు చూస్తున్నాడు కాబట్టి కష్టమనేది తెలియకుండా మా జీవితం ఇట్లా సాగిపోతూ ఎలానో చిన్న అబ్బాయిని కూడ లైన్లో పెట్టుకుని చేసుకుంటూ ఉన్నాను ఇప్పటికీ ఇంతవరకు సంతోషంగా ఉన్నాము